నాకు అభిమాని గాయకులు కీరవాణి గారు కీరవాణిగా పేరుగాంచిన కోడూరి మరకతమణి కీరవాణి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు గాయకుడు తెలుగులో సినీరంగంలో ఎమ్ఎమ్ కీరవాణిగా తమిళంలో మరకత మరకతమణిగా హిందీలో ఎమ్ఎమ్ క్వీన్గా ప్రసిద్దాడు తొలి నీలంలో రాజ్ రాజమణి చక్రవర్తి వంటి సంగీత దర్శకులు వద్ద సహాయనుకునిగా పనిచేసారు సినిమా నిర్మాత సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిర్మయించిన మనసుమమత తెలుగు చలనచిత్రం ద్వారా ఎమ్ ఎమ్ కీరవాణి తెరనామంతో సంగీత దర్శకునిగా వెండితెరకు పరిచయమయ్యాడు అప్పటి నుండి తెలుగు తమిళ్ హిందీ భాషలో నూరు వరకు చిత్రాలకు సంగీతాన్ని అందించారు పంతొమ్మిదొందల తొంభై ఏడులో వచ్చిన అన్నమయ్య చిత్రానికి జాతీయస్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు కీరవాణిగారు కె రాఘవేంద్రరావ్గారు రావ్ దర్శకత్వం వహించిన ఇరవై ఐదు చిత్రకళలు పైగా సంగీత దర్శకత్వం వహించారు రెండు వేల ఇరవై మూడులో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ సినిమాకు గ్లోబల్ అవార్డ్ అనేది అందుకున్నారు నాకు అతనా సంగీతం అంటే చాలా ఇష్టము అతను రాసే పద అర్థాలు చాలా అంటే చాలా బాగుంటాయి